హలో నమస్కారం సార్ నేను

సార్ ఇది పోలీస్ స్టేషనా అండీ సార్ నాది బెంగళూరు సిటీ సార్ ఫలానా ఏబిసి హోటల్ నందు మేము ఇక్కడ రాత్రి స్టే చేసాము మా యొక్క బ్యాగ్ ఇక్కడ హోటల్ నందు మిస్ అయింది సార్ ఈ పొద్దు మార్నింగ్ తప్పిపోయింది సార్ బ్యాగ్ నేను పొద్దునే ఉదయము తినడానికి బయటికెళ్ళాను అప్పుడు నా బ్యాగ్ రూమ్లోనే ఉండింది నేను తినేసి వచ్చేసరికి నా బ్యాగ్ కనపడడం లేదు అందులో నా విలువైన వస్తువులు ల్యాప్టాప్ ఐడి కార్డు నా మొబైల్ ఛార్జర్ ఇంకా ఎన్నో మొదలగు వస్తువులు ఉన్నాయి సార్ మేడం ఓకే మేడం నేను మీ పోలీస్ స్టేషన్ నందు ఎన్ని సమయము నందు సంప్రదించగలను మేడం కాస్త మాకు దారి చెప్పగలరా మేడం మీ పోలీస్ స్టేషన్ నందుకు ఎలా చేరుకోవాలా అనేసి మేడం మేము ప్రస్తుతానికైతే కొండారెడ్డి పల్లి సంజయ్ గాంధీ నగర్ కొండా రెడ్డి పల్లి పోస్ట్ ఆఫీస్ కాలనీ దగ్గర ఉన్నాము

ఓకే మేడం నేను మీ వీలైనంత త్వరగా మీ వద్దకు చేరుకుంటాను మేడం ధన్యవాదాలు మేడం